ప్రస్తుత కాలంలో ఉన్న వృత్తులు ప్రస్తుతం ఎందుకూ నేర్చుకోవడానికి ఇష్టపడడం లేదంటే గతంలో విద్య అనేది చాలా తక్కువ మంది మాత్రమే అందుబాటులో ఉండేది దానివల్ల అప్పుడు అప్పుడున్నా వ్యవస్థలు బట్టి వారి వారి తల్లిదండ్రులు వా వారసత్వం వచ్చే కు వృత్తులను చేసుకుంటూ ఉండేవారు ఇప్పుడు దాదాపు వంద పర్సెంటు విద్య అనేది అందరికందుబాటులో వచ్చింది కాబట్టి వాళ్ళు చదువుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తాన్రు దానితోపాటు చదువుకుంటేనే సమాజంలో పేరుంటుంది మనకు కూడా గౌరవం ఉంటుంది అనే ఉద్దేశంతోనే చదువుకోడానికి ఉత్సాహం చూపిచ్చి ఆ చదువుకున్న తర్వాత మళ్ళా కొన్ని రోజులు తీయాలంటే మళ్ళా చిన్న చూపు ఉంటది అట్లా వాళ్ళు చదువు అనేది ఒక కీలకంగా మారింది కుల ఉత్తీర్నమంటే మన సమాజం ఉండి కూడా చదువు ముఖ్యమే దానితో పాటుగా కులవృత్తులనేది ఒక టేట్ వంటి వాళ్ళు వేరే అవకాశం ఏం లేకుండా బయట వాళ్ళు మాత్రమే ఇప్పుడు కుల వృత్తి కొనసాగుతాన్రు మిగతా అందరూ చదువుకుని లేకపోతే వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ కుల వృత్తి చేయలేరు కాబట్టి అక్కడ అందుబాటులో ఉన్న పనులు చేసుకోవడం అట్లా చేయడం జరుగుతూ ఉంది ఇక మిగతా మిగతా వృత్తులంటే మెయిన్గా చేనేత కార్మికులు చేనేత కార్మికులు ఇప్పుడున్న సమాజంలో చేనేత బట్టలు వాళ్ళు నేసే వాళ్ళు రోజు చేసే పనికి వాళ్ళకు కనీసం బతకడానికి ఇబ్బంది అవుతోంది వారికొచ్చే కూలి కాబట్టి చాలా వరకు చేనేత కార్మికులు గానీ గౌడ్స్ గానీ ఇట్లా ఇప్పుడు కుమ్మర్లు గానీ కమ్మరి కుమ్మరి కుండలు లేవు ఇప్పుడు కుండలు ఎవరు వాడడం లేరు అంతా ప్లాస్టిక్ స్టీలు మారిపోయింది కాబట్టి ఇంకా కమ్మర్ అంటే కమ్మరి అంటే వాళ్ళు నాగల్ వయ్ చేసేది ఇప్పుడు పశువులు లేవు దున్ననానికి అంతా అన్నీ ట్రాక్టర్ అయిపొయినై అంతా యంత్రాల ద్వారా వ్యవసాయం జరిగి పోతాంది కాబట్టి వాళ్ళ గూడా కుల వృత్తిలో పనిలేదు అసలు కులవృత్తిలో పని లేదు కాబట్టి వాళ్ళు గూడా కులవృత్తి మీద ఇంట్రెస్ట్ చూపిత్తలేరు అలాంటప్పుడు కులవృత్తులనేది కొన్ని వరకు తగ్గినాయి ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో